అంటే ఇప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను ఇంకా ఇప్పుడు ఇప్పుడే మొదలయింది పదో తరగతి జూన్ పన్నెండో తేదీ పన్నెండో తారీఖు నుంచి అయితే అవునండి వాటి కోసమే వచ్చాను

అదేనండి అవునండి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ప్రాంటే

సరేనండి సరేనండి అప్పుటి దాకా నేను ఆగుతాను మీరు వాళ్ళు సరేనండి నేనేం అనుకోనండి పర్లేదు అవునా ఓకే అండి ఒక వైట్ చార్ట్ ఇవ్వండి వైట్ చార్ట్తో పాటూ బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా అదివ్వండి అంటే లేబుల్స్ ఉంటాయి కదా అంటే పుస్తకాలికి పైన కవర్లా వేస్తారు అంటే పుస్తకాలూ ఈజీగా చిరిగిపోవడం చిరిగిపోకుండా ఉండడానికి వేస్తారు కదా అదివ్వండి ఏదైనా పర్వాలేదండి సరేనండి వైట్ది ఇవ్వండి ఒకా రెడ్ కలర్ పెన్ ఇవ్వండి ఆంటీ అదే రెడ్ కలర్ పెన్ను బ్లూ కలర్ పెన్ లాంగ్ స్కేల్ ఒకటి ఇవ్వండి ఆంటీ

మంచిదే మంచిదే ఇవ్వండి మంచిదే ఇవ్వండి ఇవ్వండి

మార్కర్ ఒక బ్లాక్ కలర్ ఇవ్వండి సైనో సాఫ్ట్టెక్ పెన్ను బాక్స్ ఉందా చూడండి ఇవ్వండి ఆంటీ ఇవి అయిపోయాక బాక్స్ కొంటా ఆ లోపు తెప్పిస్తారా మరి బాక్సులు సరేనండయితే ఆ ఐదు పెన్నులు ఇచ్చేయండి ఇంక ఎరేజర్ ఇవ్వరా షార్ప్నర్ కూడా ఇచ్చేయండి అప్సర పెన్సిల్ ఇవ్వండి ఆంటీ అంటే లిడ్స్ పెన్ పెన్సిల్ అలవాటులేదు కదా అప్సరానే ఇవ్వండి సరే

సరేనండి అది ఇచ్చేయండి

ఓకేవా ఖాళీ పుస్తకాలున్నాయా ఇవ్వండి ఆంటీ ఆహా క్లాస్ నోట్స్లు క్లాస్ నోట్స్లు ఒకటివ్వండి అమ్మూ నీకేం కావాలా వద్దా ఓకే అవిచ్చేయండి సరే అండి సరేనండి సరేనండి సరేనండి ఇస్తున్న అమ్మూ ఒకసారి ఇది పట్టుకోవా ఇదిగోండి నాలుగు వందల ఎనభై ఓకే అండి వెళ్ళొస్తా